హలో హలో చెప్పండి అవునండి బాగా చేస్తున్నాం కదా మీకు నచ్చట్లేదు నిన్నఇచేసిన దాంట్లో మంచిగా ఉన్నాయి అందరు మమ్మల్ని మంచిగా చేసిర్రు అన్నారు మాకు ఎక్కువ చెప్తుర్రు అందరు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మీకు బాగా చేస్తాం సరే మ్యాడమ్ చేసిన తర్వాత మీకు మనీ ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి

మా దగ్గర అయితే బాగా చేసినాం అవును ఇది వరకు బిస్కట్లు కాలేదు మరి మీరే అంటుర్రు వేరే వాళ్ళు అయితే ఎవరు అనలేదు మరి మాకు బయట వాళ్ళు ఏమి చెప్పలేదు మరి ఎట్లా అని మీరే కాల్ చేసిర్రు అలాగే అండి ఇప్పుడు నచ్చినట్టు చేస్తాం మ్యాడమ్ చేస్తాం ఇప్పుడు ఎట్లా కావాలంటే అట్లా చేస్తాం మరి చూద్దాం సరే చేస్తాం సరే మ్యాడమ్ చేస్తాం మంచిగా చేస్తాం మంచిగా చేస్తాం మ్యాడమ్ ఓకే మ్యాడమ్ సరే మ్యాడమ్